నమస్కారం అండి కాయలు కావాలండి మాకు మామిడి కాయలు కావాలండి దానిమ్మకాయలు బత్తాయి కాయలు కావాలండి అన్ని రెండు రెండు కేజీలు కావాలండి దానిమ్మకాయలు ఒక రెండు కేజీలు మామిడికాయలు ఒక రెండు కేజీలు బత్తాయి కాయలు ఒక రెండు కేజీలు ఎంత అండి

వంద రూపాయలా సరే అండి ఇచ్చెయ్యండి అహ ఇంకేం అవసరం లేదండి తగ్గించండి అన్ని తీసుకుంటున్నాము కదా మొత్తం ఎంత మొత్తం ఎంత పడ్డాయి అండి

ఐదు వందలు

ఏడు వందలు

అవునండి తగ్గించండి ఒక ఏడు వందలకి చేసి ఇవ్వండి వంద రూపాయలు అయినా తగ్గించండి మరీ యాభై రూపాయలు అంటే అవునండి నేను ఎప్పుడు అక్కడే కదండి తీసుకునేది మీ దగ్గరే కదా అహ ఇంకేం అవసరం లేదు అండి అవి చాలండి సరే అండి ఇచ్చెయ్యండి ధన్యావాదాలు